కులాంతర వివాహాలు సమాజంలో అనేక సాంప్రదాయం మరియు నైతిక మార్పులను సృష్టిస్తాయి ఇది కొన్ని వర్గాలలో పురాతన నమ్మకాలు మరియు సాంప్రదాయాలను సవాలు చేస్తాయి మరి కొన్ని వర్గాలలో అవి కొత్త దిశగా మార్పు తెస్తాయి మొదటిది సాంప్రదాయాల సవాలు భారతీయ సంస్కృతిలో కులం మరియు వర్గాలు అనేది పెళ్లి విషయాల్లో ఒక ముఖ్యమైన అంశం కులాంతర వివాహాలు ఈ భావనను అంగీకరించకూడదు వ్యక్తికరంగ వ్యక్తిగత ఎంపికలను ప్రాధాన్యత ఇవ్వడాన్ని సూచిస్తాయి ఈ వివాహాలు పెళ్లి కోసం కులాల్ని అంతరాయం చేయకుండా ప్రేమను మరియు వ్యక్తిగత అనురాగాన్ని అందించే ఒక సంకేతంగా మారుతున్నాయి రెండోవది పాత నమ్మకాలు మార్పు పాతకాలంలో వివాహాలు కోసం కుటుంబం సమాజం కులం వంటి పద్దతుల పై ఎక్కువ ఆధారపడేవారు